ఈ మధ్య కాలంలో వచ్చిన బైకింగ్ ట్రెండ్స్ మార్గాలు అంటే కొత్తగైతే బాగా ఈ ఎలక్ట్రికల్ బైక్స్ ఈ బాగా ఎక్కువ వచ్చినాయి అవి ఈ వెహికల్స్ ఉంటాయి కదా అవి వాటిలో బాగా ఎక్కువగా ట్రెండ్సింగ్ అంటే ఎందుకు వచ్చింది అంటే

వాళ్ళు దీన్ని వాడడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు ఈ ట్రెండింగ్ అవుతుంది బాగా అంతేకాకుండా ఈ మధ్య చూసినట్లయితే అవి ఇప్పుడు ఈ మధ్య ఎలక్ట్రికల్ బైక్స్ ఈ వాటర్ ప్రూఫ్ కూడా అయినియి అంటే మొన్న ఒకసారి ఒక రీల్ చూసాను చాలా ట్రెండ్ అయ్యింది అది సముద్రంలోకి బండి వేసుకుని వెళ్ళిపోతున్నాడు అది ఏంటి ఓలా క్యాబ్

బాగా ఎక్కువ ఇవి చేస్తున్నారు ఏంటంటే ఎలక్ట్రికల్ బైక్స్ కొనుక్కోవడం ఇంకా ఇంకొక ట్రెండింగ్ ఏంటంటే ఈ మధ్య అందరూ ఇవి మానేసారు ఏంటంటే ప్రతి ఒక్కరూ బండులు తోలడం మానేసి డైరెక్ట్గా ఈ సైక్లింగ్ లాంటివి చేస్తన్నారు అది ఈ రెండు కారణాలు ఏంటంటే ఒకటి ఆరోగ్య రీత్యా ఇంకోటేమో

మొత్తం అది నాశనం అయిపోతుందని జీరో పొల్యూషన్ అన్నాను అలాంటి టూరిజం వాటికి కొంత ఏమంటారు స్వేచ్ఛని ఇవ్వడానికి అంటే కాలుష్యం లేకుండా చేయడం కోసం వెహికల్స్ పెట్రోల్ వెహికల్స్ వాడు వద్దన్నారు దాని కోసం గాను ఈ మధ్య అందరూ సైకిల్లు వాడడం మొదలు పెట్టారు కొంతమంది ఏమో మంచి ఆరోగ్యం కోసం అంటే సైకిల్ తొక్కడం వల్ల ఒంట్లో ఉన్న క్యాలరీలు కరిగి అం అందంగా దట్ అందంగా అలాగే ఆరోగ్యంగా తయారవుతారు అని అంటే మంచి ఆకృతి కలిగి ఉంటారని వాళ్ళు ఈ మధ్య ఇలాగా కొత్తగా మొదలైన ట్రెండ్లు అంటే ఇవి అంతే